సాధారణంగా మనకు పండుగలనేవి ఎక్కువ ఉంటయి ఆ సందర్భాల్లో ప్రత్యేకమైన వంటలు అంటే ఆహార సంబంధించినవి ఉంటాయి కాబట్టి స్వీట్లు మాంసాహార సంబంధించిన పిండి వంటలు అన్నీ అధికంగా చేస్తారు పండుగ పూట కాబట్టి పండుగ సందర్భాలలో మనం తీసుకునే ఆహారం సాధారణ రోజుల్లో తీసుకునే ఆహారానికి చానా వ్యత్యాసం ఉంటుంది వాటిని మనం సమతుల్యం చేసుకోవాలంటే పండుగ సందర్భాలలో మనం తీసుకునే అంటే తయారుచేసే వంటకాల ఆహారమనేది సాధారణ రోజుల్లో చేసుకునే వంటకాలని పెద్దగా తేడా లేకుండా చూసుకోవడం మంచిది అంటే స్వీట్లు అధికంగా చేసుకోకూడదు పిండివంటలు కూడా అధికంగా చేయకూడదు దాంతో పాటుగా మాంసంకు సంబంధించిన వంటలు కూడా కూడా సాధ్యమైనంత తక్కువ తీసుకుంటూనే మనకు ఆహారం అనేది సమతుల్యత ఉంటుంది ఎందుకు